నాకు తెలిసి ట్రెక్కింగ్ అనేది చాలా సవాల్తో కూడుకున్నది ఎందుకంటే ట్రెక్కింగ్ అనేది మనము పెద్దపెద్ద కొండలను ఎక్కడం లేకపోతే పెద్దపెద్ద అడవులను సందర్శించడం అలాంటివన్నీ చేస్తాము దానికి మనం శారీ శారీరకంగానూ మానసికంగానూ చాలా దృఢంగా ఉండాలి మొదటిగా ఎక్కువ సవాలను ఎదుర్కొనేది శారీరకంగా ఎందుకంటే మనము చాలాసేపు నడవాల్సి ఉంటుంది పెద్ద పెద్ద బ్యాక్ ప్యాక్లను వాటిని తీసుకొని చాలాసేపు నడవాల్సి ఉంటుంది దానివల్ల మనకి ఎక్కువగా అలసట రావడం ఆయాసం వేయడం తప్పికాలు కావడంఅలాంటివి అవుతుంది ఇంకా ఇంకా ఎండ ఎక్కువగా ఉంటే డిహైడ్రేషన్ అనే ప్రాబ్లం వస్తుంది సో మనం నీళ్లు తాగాలి నీళ్లు తాగకపోవడం వల్ల అనవసరమైన అలాంటివి వస్తూ ఉంటాయి ఒకవేళ మనము ఏదైనా కొండా ఎక్కుతే చాలా భయమేస్తుంది మరి పైనుంచి కిందికి చూస్తే అయ్యే పెద్ద

చాలా వర్క్ చేస్తున్నాం ఎందుకంటే మనము నార్మల్గా ఉండేది వేరు ఇక్కడికి వచ్చి ఇలా చేసేది వేరు ఎందుకంటే నార్మల్గా మనం అక్కడ నుంచి ఇక్కడ నడవడం లేకపోతే బండ్లు వాడడము బండ్లు మెడ తిరగడము ఇలాంటివి ఎక్కువ చేస్తుంటాం కానీ ఇక్కడికి వచ్చాక మనమే నడుస్తామని మన మన దగ్గరే పెట్టుకొని నడుస్తాం ప్రాపర్గా రోడ్స్ ఏమీ ఉండవు కొండలు ఎక్కాలి అవి తీయాలి ఇవి చేయాలి సో ప్రాబ్లం ఫిజికల్గా ఉంటుంది మరి మెంటల్గా వచ్చేసరికి మెంటల్గా మెంటల్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి ఎందుకంటే అలాంటివి ఎదురు చాలా దూరం నడవడం వల్ల తల తిరగడము లేకపోతే హైడ్రా డిహైడ్రేషన్ ప్రాబ్లం రావడం వల్ల నీళ్లు సరిగ్గా అందకపోవడం వల్ల చాలా తలకాయ నొస్తుంది స్ట్రెస్గా ఫీల్ అవుతాము భయం భయం ఎక్కువవుతుంది ఆక్సిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి భయం చాలా ఎక్కువవుతుంది ఇంకా ఏదో ఏదో ఒక చోట చేయము సో దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి కానీ మనం ట్రెక్కింగ్ అనేది ఎంతో సవాళ్లతో కూడుకున్నది కానీ మనం అది చేస్తేనే మన శారీరక శారీరకంగా మానసికంగా ఎంతో దృఢంగా బయటపడతాం సో అది చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది ఇది నన్ను చాలా మార్చింది కూడా ఎందుకంటే మనం ఇప్పుడు ఒక ఒక నార్మల్ వెదర్లో బతుకుతున్నాము కానీ సడన్గా మీరు ఏమన్నా మంచు ప్రదేశాలకు వెళ్తే అక్కడ ఏమి తొందర తొందరగా ఇమ్మీడియట్గా మీరు ప్రాబ్లంకి గురి అవుతారు ఎందుకంటే మీకు అది సామాన్యంగా మీరు గడి గడిపే ప్రదేశాలు వేరు అక్కడికి వెళ్లి ఉండే ప్రదేశాలు వేరు అక్కడ మొత్తం మైనస్ సెంటీగ్రేడ్లో టెంపరేచర్ ఉంటుంది దానివల్ల ఎక్కువ ప్రాబ్లం అవుతుంది మీ బాడీ ఎక్కువ అడాప్ట్ చేసుకోలేదు సో అడాప్ట్ చేసుకునే విధానం మార్చుకోవాలి అలాంటివన్నీ కొత్త కొత్తవి నేర్చుకోవాలి ఇంకా ఎన్నో కొత్త ప్రదేశాలలు సందర్శించ సందర్శించాలి అలాంటి చేయడం వల్ల మన బాడీకి మన బ్రెయిన్కి ఒక కొత్తదనం అండ్ కొత్త రిఫ్రెష్మెంట్ అనేది కలుగుతుంది దానివల్ల మనం ఎంతో ఉత్సాహంగా మరియు ఉల్లాసంగా పని చేస్తాం ఒక వ్యక్తిగా నేను ట్రెక్కింగ్ చేసిన వ్యక్తిగా ఇలా ఇలాంటి ఎన్నో చూశాను సపోజ్ ఇప్పుడు నేను ఒక బీచ్కి వెళ్ళంగానే అక్కడ స్నానం చేయడాలు మళ్లీ తిరుపతికి వెళుతున్నప్పుడు అక్కడ నడుచుకుంటూ వెళ్లడం వల్ల అడవులలో ఎంతో నడిచాము దాని వల్ల కాళ్లు నొచ్చాయి దాని తర్వాత ఎంత ఎంతో బాగా అనిపించింది మిత్రులతో ఎంజాయ్ చేస్తూ వెళ్లడము ఏ అయ్యాయి శారీరకంగానూ మానసికంగానూ ఎన్నో ఉడుదిక్కుడులను ఉన్నాయి చేశాను కానీ ట్రెక్కింగ్ చేయడం వల్ల ఎన్నో తగ్గుతాయి ఫిజికల్ ఫిట్నెస్ మీద కూడా కొంచెం ఫోకస్ ఉంటుంది మన బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది ఇలాంటివి ఇలాంటివి చేయడం వల్ల మనం ఎంతో దృఢంగా తయారు అవుతాము ఒక ట్రెక్కింగ్ చేసే వాడిని వాడిగా నేను చెప్తున్నాను ఇది చాలా మంచిది ఇది అందరూ చేయాలని అనుకుంటాను ఎందుకంటే మన బాడీని మన బ్రెయిన్ ఒకే లైన్లో ఒకే దాని మీద ఎక్కువ వర్క్ చేపిస్తుంటుంది సో దానివల్ల మనం ఏ పని చేసినా చాలా శ్రద్ధతో అంతర్కన్నాశుద్ధితో చాలా మన బాడీ పెట్టి మన బ్రెయిన్ పెట్టి అన్ని వ వర్క్ చేస్తాము సో మన మనకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి దానివల్ల మన ప్రాబ్లం ఏమి ఉండదు నేను ఈనేను ఈ ట్రెక్కింగ్ నార్మల్గా నెలకు ఒకసారి లేకపోతే రెండు నెలలకి ఒకసారి ఎక్కువగా ఫ్రెండ్స్తో వెళ్తాను కుదిరితే ఫ్యామిలీతో కూడా వెళ్తాను సో ఇలా చేయడం వల్ల వాళ్లకి మంచిగా అనిపిస్తుంది నీకు మంచిగా అనిపిస్తుంది మన బాడీ కూడా ఎక్కువ మంచిగా మంచిగా ఉంటుంది